మన మాతృభాష తెలుగు భాషను కాపాడడానికి ప్రభుత్వ పరంగా కొన్ని సంస్థల పరంగా విశేషమైన కృషి జరుగుతూ ఉంది అయితే ప్రజలు కూడా మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు ఉద్యోగ రీత్యా పిల్లలకు భవిష్యత్ అవసరాల రీత్యా ఆంగ్ల భాష హిందీ అవసరం ఉన్నప్పటికీ మన మాతృభాషని నిర్లక్ష్యం చేయకూడదు అయితే ప్రాథమిక విద్యంతా మాతృభాషలో ఉండడం వలన చాలా మేలు జరుగుతుంది ఇప్పటికి కూడా ప్రపంచంలో పలు అభివృద్ధి చెందిన దేశాలలో ప్రాథమిక విద్యంతా మాతృభాషలోనే జరుగుతుంది అందుకే ప్రాథమిక విద్యలో మాతృభాషకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే ఇతర భాషల పట్ల సాధన చేయించాల్సినవసరం ఉంది